మా ఊళ్ళో డ్యాన్స్ ప్రోగ్రాం జరిగింది అందులో మేము డ్యాన్స్ వేయడం వల్ల మాకు ప్రౌడ్గా ఉంది బయట వాళ్ళు చూడటానికి డ్యాన్సర్స్ వచ్చారు వాళ్ళు వాళ్ళకి మాకు పరిచయం పెరిగింది అలా వాళ్ళు మంచి కామెంట్స్ ఇవ్వడం వలన మాకు మంచి పేరు వచ్చింది మేము డ్యాన్స్ వేయడం వల్ల మా ఊళ్ళో పక్క ఊరికి తెలుస్తుంది చాలా ప్రౌడ్గా ఉంది